నేను అయితే మా స్నేహితులతో పాటు మేము అందరం కలిసి ఒకసారి బాసర ట్రిప్ కానీ వెళ్ళాము మా కాలేజీ ఫ్రెండ్స్ తోటైతే నేను వెళ్ళాను చాలా బాగుంటుంది అది అక్కడ లొకేషన్ అక్కడ చాలా బాగుంటుంది ఏంటంటే అది చదువుకునే ప్లేస్ అన్నమాట సరస్వతి దేవత అనే సరస్వతి దేవత ఉంటుంది అక్కడ నేను మా ఫ్రెండ్స్ తోటి కలిసి వెళ్లాను అయితే అది మా ఫ్రెండ్స్ తోటి మా కాలేజీ ఫ్రెండ్స్ తోటి మేం నైట్ నైట్ అనుకొని వెళ్ళాము అక్కడ బస్సు ఒక బస్సు అనేది మాట్లాడుకొని వెళ్ళాము అసలు ఎంత బాగుంటుంది అంటే అక్కడ చాలా బాగుంటుంది మనం పొద్దున్నే లేచి దర్శనానికి అనేది రడీ అవ్వాలి ఇక్కడ సరస్వతి దేవత ఉంటుంది అక్కడ మనం బుక్స్ ఏమైనా కొనుక్కోవాలి అన్న పెంచమని కొనుక్కొని అక్కడ మాకు పూజ చేపించుకొని కొనుక్కోవచ్చు ఇంకా అన్న ప్రసాదం అనేవి అక్కడ చిన్నపిల్లలకి అక్కడ చేపిస్తారన్నమాట చాలా బాగుంటుంది ఇంకా నేను ప్లేసెస్ అంటే నేను మా ఫ్యామిలీస్ తోటి వెళ్లిన ప్లేసెస్ అయితే నేను మా ఫ్యామిలీతో వెళ్లిన ప్లేసెస్ అయితే శ్రీశైలం అక్కడైతే చాలా బాగుంటుంది మేమందరం కలిసి ఒకటే వెహికల్లో వెళ్ళాము అక్కడ చాలా చాలా ఎంజాయ్ చేసాము అక్కడ మంచి బస్సు మాట్లాడుకొని అక్కడ పాటలు పెట్టుకొని డ్యాన్సస్ చేసి అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం అనమాట చాలా బాగుంటుంది ఇంకా నేను చిన్న ఉన్నప్పుడు లైక్ ఫిఫ్త్ క్లాస్ అనుకుంటా అందరం స్కూల్ ఫ్రెండ్స్ మందరం కలిసి లైక్ ట్రిప్ అన్నమాట స్కూల్ ట్రిప్ అప్పుడైతే మేము ఓషన్ పార్క్ వెళ్ళాము హైదరాబాద్లో ఉంటుంది అప్పుడైతే అసలు బస్సులో గేమ్స్ ఆడుకుంటూ టీచర్స్తో పాటు ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాము అసలు క్రేజీ ఉంటుండే ఎంజాయ్మెంట్ స్కూల్ ఫ్రెండ్స్ తోటి చాలా చాలా బాగుంటుంది లైక్ మేము ఫుడ్ కూడా వాళ్లే అంటే మేము కొంచెం మనీ అనేది కట్టాము మా సార్స్కి ఇక ఫుడ్డు అన్ని వాళ్లే చూసుకున్నారు ఫుడ్ అయితే ఒష్యన్ పార్క్లో చాలా ఎక్స్పెన్సివ్ గానే ఉంటుంది మనకి బెటర్ తీసుకోవడం చాలా పెట్టారు చాలా బాగుంటుంది ఇంకా మేము అట్లానే కుమర్ చెరువు అనే ప్లేస్కి వెళ్ళాము అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ అసలు యాక్చువల్గా మేము ఎల్తామా ఎల్లమ అనుకున్నాము చాలా వాన పడ్డది ఆ టైంలో కానీ వెళ్ళాము చాలా ఫొటోస్ తీసుకున్నాము ఫ్రెండ్స్ తోటి చాలా చాలా బాగుంటుంది ప్లేస్ ఫ్రెండ్స్ మా టీచర్స్ సార్స్ అసలు మాకు ఫోన్స్ ఎలో చేయినపుడు ఫోన్స్ ఎలో చేస్తే మేమే చాలా చాలా ఫొటోస్ దిగే వాళ్ళం అన్నమాట వాళ్ల ఫోన్స్ అడుక్కొని దిగేసరికి అసలు నాకు అన్ని అన్ని ఫొటోస్ తీయలేదు మేము స్విమ్మింగ్ ఫూల్లో రెయిన్ డ్యాన్స్ అలా వేసాము రెయిన్ డ్యాన్స్ అయితే చాలా క్రేజీ ఉంటుండే నాకు చాలా అంటే చాలా ఇష్టం అసలు అట్లా రెయిన్ అన్నది వస్తుంటే డ్యాన్స్ చేయాలని ఎప్పటినుంచో అనుకోవడం అట్లా రెయిన్ డ్యాన్స్లో చేసామన్నమాట హిందీ హిందీ హిందీ సాంగ్స్ పెడుతుంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం చాలా క్రేజీ ఉంటుండే ఆ మూమెంట్స్ అన్నీ ఎప్పుడో ఫిఫ్త్ క్లాస్లో వెళ్లాను అట్లా మళ్ళా వెళ్ళింది కాలేజీలోనే బాసరకి ఇట్లా యాక్చువల్గా బాసరకు వెళ్ళింది ఎందుకంటే మాకు జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉండే అన్నమాట జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం మేమందరం అందులో మంచి స్కోర్స్ చేయాలని చెప్పేసి మా సర్ ఆ ట్రిప్ ప్ల్యాన్ వేశారు అన్నమాట కానీ మాకు జేఈఈ మెయిన్స్ కొంతమందికే వచ్చింది సీటు చాలా బాగుంటుంది సరస్వతి దేవి అక్కడ చిన్నపిల్లలకి ఫస్ట్ ఏబిసిడిలు రాపీయడము ఇలాంటివి జరుగుతాయి అన్నమాట అక్కడ ఇంకా అంటే అన్న ప్రసాదం కూడా చేపిస్తారు చిన్న చిన్న పిల్లలకి ఇంకా నేను ఇట్లా ఫ్రెండ్స్ తోటి వెళ్ళింది అయితే బాసర ఓషన్ పార్క్ ఇంకా ఫ్యామిలీ తోటి అయితే నేను వెళ్ళింది శ్రీశైలం అదే మల్ల యాగంటి ఇంకా చాలా ప్లేసెస్ వెళ్ళాము జూకి కూడా వెళ్ళాము హైదరాబాద్ జూ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అది కూడా అన్ని యానిమల్స్ మనం అవన్నీ చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ పీకాక్సు డిఫరెంట్ డిఫరెంట్ స్నేక్స్ అసలు రూమ్లో చుట్టూరు అంటే ఏంటి అంటే మనం లైన్స్ని చూడడానికి ఒక కేజ్లో ఒక పేమెంట్ చేయాలి పేమెంట్ చేసి మనల్నిఒక బస్సులో తీసుకెళ్తారన్నమాట అక్కడ అయితే లయన్స్ అనేవి చూపిస్తారు అక్కడ చాలా బాగుంటుంది మనం రియల్ లయన్స్ ఇట్లా వాళ్లు దగ్గర నుంచి ఇట్లా పోతుంటే చూడొచ్చు చాలా బాగుంటది ఇంకా డిఫరెంట్ నేను అసలు పీకాక్స్ అనేవి చూడలేదు జూకి వెళ్లడం వల్ల అవి చూశాను అన్నమాట కానీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ కూడా మనం చూడొచ్చు అది కూడా దాన్ని కూడా పేమెంట్ ఉంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ చూడడానికి కూడా పేమెంట్ ఉంటుంది స్నేక్స్ అయితే ఇంకా క్రేజీ ఉంటుండే స్నేక్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ స్నేక్స్ ఒక దాని మీద ఒకటి ఇట్లా పాకుతుండే అసలు చాలా ఘోరం ఉంటుండే చాలా బాగుంటుంది అది కూడా చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది అసలు ఇంకా జూ పార్కులోనైతే చిన్నపిల్లలు వెళ్లాల్సిన ప్లేస్ అనమాట చిన్నపిల్లలు అట్ల యానిమల్స్ చూడాలని వాళ్ళకి ఒకటి ఇది ఉంటుంది చాలా బాగుంటుంది జూ పార్క్ కూడా ఇంకా నేను వెళ్లిన ప్లేసెస్ అంటే ఇవే వెళ్లినప్పుడల్లా ఒక బస్సు కట్టుకొని ఇట్లా ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి వెళ్తే అక్కడ పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయడం చాలా అంటే చాలా క్రేజీ ఉంటుండే చాలా ఎంజాయ్ చేస్తుంటుండే ఆ మూమెంట్స్ ఇంకా అంటే ఫుడ్ ఫుడ్ ఫ్రెండ్స్ తోటి వెళ్ళినప్పుడు అయితే ఫుడ్ మేము ఎక్కడికైనా ఆగి అట్లా మాకు సార్సు ఆల్రెడీ సెట్ చేసి పెట్టేవాళ్ళు అనమాట ఫ్యామిలీ తోటి వెళ్ళినప్పుడు అయితే మంచిగా అందరం కలిసి కూర్చొని వండుకొని తినేవాళ్ళం అన్నమాట బాగుంటుండే ఒకరం ఒకరం హెల్ప్ చేసుకుంటుంటే ఫుడ్ చేసుకుంటుంటా తినేవాళ్ళము వెళ్లేవాళ్ళము ఎంజాయ్ చేసే వాళ్ళము చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా నేను వెళ్లిన ప్లేసెస్ అయితే ఇవే వెళ్ళినప్పుడల్లా ఆ పిక్చర్స్ మేం శ్రీశైలం వెళ్ళినప్పుడు అయితే అక్కడ ఒక ఫ్యామిలీ పిక్ తీసుకున్నాము చాలా క్రేజీ ఉంటుండే అది ఇంకా అంటే అంతే నా నేను వెళ్లిన ప్లేసెస్ అయితే ఇవే చాలా బాగుంటాయి